వ్యవసాయానికి ముఖ్యంగా పశువులతో ముడిపడి ఉన్నది వ్యవసాయ రంగం ఆ ఆవులు వీటికి మనకు పాల ఉ పాల ఉత్పత్తికి మనకు వెన్న వాటితో పెరుగు ఇంకా స్వీట్స్ తయారు చేసుకోటానికి కూడా మన ఆవులు ఎంతో సహాయపడతాయి దీనికి వ్యవసాయానికి చాలా దగ్గర సంబంధం వ్యవసాయానికి మనకు పండే పంటల యొక్క ఆహార పదార్థాలు ఉంటాయి కదా వాటిని వేస్ట్ కాకుండా వీటికి మేపడం వల్ల అటు వ్యవసాయానికి మనకి ఇటు పాల ఉత్పత్తి కూడా ఇవి మేలు చేస్తాయి ఖర్చు లేకుండా మనకు తక్కువ ఖర్చుతో మనం వీటిని పెంచుకుంటే నువ్వు గడ్డి గొడు కానీ ఇట్లా పచ్చిమేతలు కానీ మనకు ఇట్లా అందుబాటులో ఉంటాయి కాబట్టి ఈ ఆవులను మనం పెంచుకుంటే మనకు చాలా ఉపయోగపడతాయి ఇటు వాటి పేడ కూడా మనకు వ్యవసాయంకెంతో ఉపయోగపడుతుంది వాటితోటి మనకు ఎన్నో రకరకాల ప్రోటీన్స్ కూడా మనకు పాలల్లో దొరుకుతాయి వెన్న కాని మనకు ఇంట్లోకి కావాల్సిన పెరుగు వాటితో మనకు కొనకుండా మనకు ఇంట్లోనే పెంచుకుంటే మనకు ఎంతో అవి ఖర్చులు కూడా తగ్గుతాయి పాల పదార్థాలు అంటే స్వీట్స్ కాని మనం ఇంకా ఏదన్నా కోవా కాని మనం చేసుకోవచ్చు మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు మనం వీటికి సంబంధించిన పాలతో చాలా మంచిగా ఉంటుంది వ్యవసాయానికి ఇవి తోడ్పాటు ఉంటయి అందువల్ల ప్రతి రైతు కూడా వీటిని పెంచుకుంటనే మనకు వ్యవసాయం కూడా అభివృద్ధి చెందుతుంది ఖర్చులు కూడా తగ్గుతాయి ప్రతి రైతు కూడా ఒక రెండు మూడు ఆవులను పెంచుకుంటే ఇంట్లోకు కావాల్సిన మనకు పాలు పెరుగు వీటితో మనము కొనకుండా తీసుకోవచ్చు వేరేకాడి నుంచి గడ్డి ఉండదు కాబట్టి మనకు వీటిని దొరుకుతుంది కాబట్టి ఎంతైనా వీటిని పెంచుకుంటే మనకు చాలా ఉపయోగపడుతుంది చాలా మంచిగుంటుంది అందుకే వీటిని పెంచుకుంటే ఏ రైతనా మనకు మంచిగుంటుందని చెప్తున్నాను నేను మనకు కావలసిన ప్రోటీన్స్ మనం బయట కొనే పాలల్లో ఇంత క్వాలిటీ ఉండదు వాటికి ఖర్చు ఎక్కువ మనకు అంతా నాణ్యత ఉండవు పాలు మనం మన దగ్గర ఉన్న పాలు అయితేనే మనకు నాణ్యత ఉంటాయి అన్ని కల్తీ పాలు ఈ రోజులలో డైరీలో కూడా అంతా పౌడర్తో తయారు చేసిన పాలు వస్తున్నయి కాబట్టి మనం ప్రతి రైతుగానీ ఎవరైనా మంచి పశువులను పెంచుకుంటే మనకు వ్యవసాయం ఇటు అన్నిటికీ లాభసాటిగా ఉంటుంది మనకు ఖర్చులు కూడా తగ్గుతాయి ఒకవేళ ప్యాకెటు కొనాలంటే ఎంతో చాలా ఇబ్బందిగుంటుంది వాటికి రేట్ ఎక్కువ పాలు తక్కువ క్వాలిటీ అవి అందుకే మనం పాడి మన వ్యవసాయంలో పాడి పరిశ్రమ మనము పశువులను పెంచుకుంటే ఇటు నాగలి దున్నడానికి కూడా పనికొస్తాయి ఇటు మనకు పాలనేవి రుచి పనిచేస్తాయి అందుకే ప్రతి రైతు వీటిని పెంచుకోవాలని కోరుతున్నాను